మీ మీకు అభిరుచి ఉన్న ప్రకటనలు ప్రకటించడంలో కొన్ని మార్గాలు ఉన్నాయి కొత్త సాధనలు మరియు ప్లాట్ఫాముల ద్వారా ప్రకటనలు చే చేర్చాలి వీడియో కామెంట్ వీడియో కామెంట్ పా కాస్టులు వర్డ్ కాస్టులు ద్వారా సోషల్ మీడియాలో ప్లాట్ఫాములు మరియు వెబ్సైట్లు ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు ఇలాగే సోషల్ మీడియాలో ఫేస్బుక్ వాట్స్ఆప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా మొదలైన ఇతర యాప్స్ ద్వారా మనం ప్రకటించుకోవచ్చు కొన్ని ప్రకటనలు సాంకేతికంగా మారడం మార్చడం కూడా ప్రభావిత రకంగా ఉంటుంది మీరు ప్రత్యేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా అవసరమైన పబ్లిసిటీ పబ్లిసిటీ మరియు ప్రచార ప్లానులను ఆలోచించడం మరియు అమలు చేయడం ప్ర ప్రముఖంగా ఉంటుంది